హలో అదే మేము పాన్ కార్డ్కి అప్లయ్ చేసుకోవాలండి

అదే పాన్ కార్డుకి అప్లయ్ చెయ్యాలి ఎ ప్రూఫ్స్ అవి ఒకసారి చెప్పరా చెప్పండి ఆధార్ కార్డ్ ఆధార్

సరే ఎన్ని రోజులు పడుతుందండి అంటే కాదండి మేము బ్యాంకుకి కొంచెం కావాలి కొంచెం త్వరగా అయ్యేలా చూడగలరా

ఆదేలేండి అదేలేండి అంటే బ్యాంక్కు అప్లయ్ చెయ్యాలి కొంచెం టైం కొంచెం త్వరగా కావాలి నాకు అందుకని చెప్పి కొంచెం చూడగలరా అని త్వరగా తీస్తా

రేపు మార్నింగ్ రమ్మంటారా

అదేలేండి అయితే రేపు మార్నింగ్ వచ్చి పెట్టుకోమంటారా అప్లికేషను రేపు మార్నింగ్ స్తే మళ్ళీ ఎన్ని రోజులకి రాము అదే రేపు మార్నింగ్ వస్తే మళ్ళీ ఎన్ని రోజులకు పడుతుంది అదే అదే ఎన్ని రోజులంటే మళ్ళీ ఎప్పుడు అని చెప్పగలరా అని రేపు పెడితే కనుక ఎన్ టూ ఫోర్ డేస్లో రమ్మంటారా అదే కొంచెం